పొలంలో లేదు ఇంట్లో పని చేసేటప్పుడు నేనేం చేస్తానంటే పొలంలో పనిచేసేటప్పుడు పాటలు పాడుకుంటూ పనిచేస్తాను మా తోటి వారు పాటలు పాడుతుంటే నేను ఎంజాయ్గా పని చేస్తాను ఎక్కువగా జానపద పాటలు పాడుకుంటాము అప్పుడు మాకు పని అలసట తెలీదు అదే విధంగా ఇంట్లో కూడా నేను వాకిలి ఊడ్చేటప్పుడు కూడా రేడియో సాంగ్స్ పెట్టుకుని వింటాను నాకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా అనిపిస్తుంది నా బాధలన్నీ మర్చిపోయి నేను నా పనిని పూర్తి చేయగలుగుతున్నాను పాటలు అంటే ఎక్కువ మెలోడిసియస్ సాంగ్స్ సంగీతం కూడా నేను వింటాను జానపద పాటలు అండ్ మేము పొలంలో పనిచేసేటప్పుడు మేము మా ఫ్రెండ్స్ పాడుకుంటూ వింటూ ఉంటాము కానీ ఇంట్లో మాత్రం నేను ఫోన్లో ఫోన్లో వింటాను అదేవిధంగా రేడియోలో కూడా చాలా ఓల్డ్ సాంగ్స్ ప్రతిరోజు ఉదయము ఆరు గంటలకు వచ్చే పాటలైతే నాకు చాలా ఇష్టం ఆ పాటలు పెట్టుకుని నేను నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను నేను చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాను పని చేసినట్టు కూడా నాకు తెలియనే తెలియదు పాటలు వింటుంటే మా పిల్లలు కూడా ఆ పాటలకు చాలా అట్రాక్ట్ అయ్యారు జానపద గేయాలకు కూడా మేము పొలంలో పాడుకున్న పాటలను ఇంటికొచ్చినాక కూడా నేను పాడుతుంటే మా పిల్లలు విని చాలా సంతోషపడుతున్నారు అదేవిధంగా ఆ పాటల వల్ల నాకు చాలా ప్రశాంతంగా నా మైండ్ చాలా రిలీఫ్గా ఉంది